హలో ఈశ్వర్ థియేటర్సా సార్ సార్ మీ దగ్గర ఏమి మూవీస్ నడుస్తున్నాయి ఇప్పుడు ఏమి మూవీ టికెట్స్ ప్రైస్ ఎలా ఉన్నాయి సార్ మీ దగ్గర

అవునా ఇంకా దానికి డిఫరెన్స్ ఏం ఉందండి అంత స్క్రీన్ అంటే టికెట్ పైసెస్కి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చా ఆన్లైన్లో చేసుకోనా డైరెక్ట్గా అయితే హాఫ్ ఆన్ హవర్ ముందు తీసుకోవాల సీట్స్ కంఫర్టబుల్ ఉంటాయా అండి మీ దగ్గర

ఓకే ఎన్ని టికెట్స్ దొరుకుతాయండి మాక్సిమం మీ దగ్గర

థర్టీ ఫార్టీ టికెట్సా ఒకవేళ మీ దగ్గర టికెట్స్ అయిపోతే మీ దగ్గర ఆన్లైన్లో పర్చేస్ చేయవచ్చా ఓహ్ మిస్ అయిన టికెట్స్ ఇస్తారా

ఓకే సార్ థ్యాంక్ యూ